నాకు తోటపని మొదలు పెట్టడానికి నాకు ప్రేరణ ఎలా వచ్చింది అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు పెంచడం అలవాటు ఎక్కువ మామిడి మామిడి మొక్కలు కొబ్బరి మొక్కలు చెర్రీస్ మొక్కలు ఉసిరి మొక్కలు వంటి మొక్కలు పెంచే దాన్ని మా తాతయ్య గారు కూడా అలానే పెంచేవారు మొక్కలకి పెంచడానికి కారణం మా తాతగారు ఆయన నాకు ఎలా పెంచాలి ఏంటి అని వివరించారు ఏదైనా మొక్కలు ఎండిపోయిన బతకకపోయిన ఏం చేయాలి అనేది మా తాతయ్య గారి దగ్గర నేను సలహా తీసుకునే దాన్ని ఏ ఏ మొక్క ఏ కాలంలో వేయాలి ఎలా పెంచాలి నీరు ఎంత మొదల్లో వేయాలి కొమ్మలు ఏ టైంలో ఎలా తీయాలి అని కూడా మా తాతయ్య గారి దగ్గర నేను నేర్చుకున్నాను